నాకు వ్యక్తిగతంగా చేతి పనులు మరియు కళలు పట్ల ఆసక్తి ఉంటుంది అవి మనం ఎంచుకునే సృజనాత్మ మార్గాల ద్వారా మన ఆలోచనలు భావాలు మరియు శక్తిని వ్యక్తపరిచే సాధనాలు నాకు ప్రత్యేకంగా పెయింటింగ్ మీద చాలా ఆసక్తి ఉంది రంగులతో ఆడడం కొత్త రూపాలు సృష్టించడం ప్రకృతి మనుషులు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అదేవిధంగా చేత్తో కాటన్ కుట్టు కూడా నాకు ఆసక్తి కలిగిన పని సున్నితమైన డిజైన్లు వర్ణాలు కాటన్ ద్వారా రూపొందించడం చాలా సంతృప్తిగా ఉంటుంది ఈ పనులు కేవలం అలంకరణ కోసం కాదు అవి మనశ్శాంతి సృజనాత్మకత మెరుగుపరిచే మార్గంలో కూడా ఉపయోగపడతాయి